రెండు బళ్ళు ఒక ప్లాట్ఫార్మ్ గూడూరు ఓకే మా తీసుకోండి

అవునా మా కర్నూలు పోయే దారిలోనే గూడూరు కదా అని నేను మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళ ఇట్లా ముందు ముందుకు ముందుకు గొట్టి మీకు తర్వాతకి షార్టు ఇస్తే మాకక్కడ ప్రాబ్లమ్ వస్తుంది అమ్మ ఆఫీస్లో ఎవరైనా కర్నూలు వాళ్ళు ఉంటే వాళ్ళకి మీ టికెట్ ఇవ్వండి మీకు గూడూరు టికెట్ ఇస్తాను లేదులేమా మిస్టేక్ అయ్యింది కర్నూలు వాళ్ళు ఎవరైనా ఉంటే మీ టికెట్ వాళ్ళకి ఇవ్వండి అప్పుడు మీ నేను మీకు టికెట్ ఇస్తాను ఎవరు లేదంటే దానికి డబ్బులు కట్టేసి గూడూరులో దిగిపోండి ఓకే ఓకే